అయితే ఇందులో ప్రాజెక్టులు కూడా ఉన్నాయి ఎల్లంపల్లి ప్రాజెక్టు ఉన్నది పద్దెనిమిది మండలాలు ఉన్నాయి మసు పెద్దగా ఉంటుంది ఇది కూడా ఇది దీనికి చరిత్ర ఉన్నది తెలంగాణ జిల్లాలో సాధారణంగా పునర్వాతికరణ సందర్భంగా రెండు వేల పదహారులో అదిలాబాదు జిల్లా నుంచి మంచిర్యాల జిల్లా సృష్టించబడినది దీని పరిసరాల విభాగాలు అంటే జిల్లాలో మంచిర్యాల బెల్లంపల్లి రెండు రెవిన్ రెండు రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి అన్న కదా ఇవి పద్దెనిమిది మండలాలుగా ఉపాధి విభజన చేయబడ్డాయి శ్రీ భాధవా సంతోష్ ఐఏఎస్ జిల్లా కలెక్టర్ జిల్లా రెవెన్యూ డివిజన్లు మండల సమాచారం అంటే ఇందులో మండలాలు ఏమేమి ఉన్నాయి అంటే చెన్నూరు జైపూర్ భీమారం కోటపల్లి లక్సటిపేట మంచిర్యాల నస్పూర్ హాజీపూరు మంధ్రమర్రి దండేపల్లి జిన్నారం కాసిపేట బెల్లంపల్లి వేమనపల్లి నిన్నల్ తాండూరు భీమిని కన్యపల్లి ఇట్లా ఉన్నాయి అన్నమాట అయితే రెండు వేల పదకొండు నాటికి భారత దేశ జనాభా లెక్కల ప్రకారం జిల్లా జనాభా ఎనిమిది ఎనభై లక్షల ఏడు వేల ముప్పై ఏడు మంచిర్యాల వెయ్యి మంది పురుషులకు తొమ్మిది వందల డెబ్బై ఏడే స్త్రీ లింగ నిష్పత్తి మరియు అక్షరాస్యత రేట్లు అరవై నాలుగు శాతం ఉన్నది రైతులు ఎక్కువ ఉన్నారు పట్టణ ప్రాంతాల్లో నివసిస్తారు జనాభాలు శెట్టియుల కులాలు మరియు శెట్టియుల తెగల వరుస ఒక లక్షా తొంభై తొమ్మిది వేల నాలుగు వందల తొంభై మూడు ఉన్నాయి ఇందులో పర్యాటక దేశాలు కూడా ఉన్నాయి కావాల్ టైగర్ రివర్ రిజర్వు మంచిర్యాల జిల్లా జిన్నారం మండలంలో ఉన్నది ప్రాణాహితవాన్య ప్రాణుల అభయ దారుణం నూట ముప్పై ఆరు చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉన్నది మరియు బ్లాక్ బకోకు ప్రసిద్ధి చెందింది లేకుంటే భారతీయ జింక అని కూడా పిలుస్తారు శివరాం వన్యప్రాణుల అభయహరణం మంచిర్యాల జిల్లాలో మంతా నేను ఉండి పది కిలోమీటర్ల పెద్దపల్లి నుండి నలభై కిలోమీటర్లు కరీంనగర్ నుండి ఎనభై కిలోమీటర్లు మరియు గోదావరిఖని నుండి ముప్పై కిలోమీటర్లు దూరంలో ఉన్న వన్యప్రాణుల సురక్షణ కేంద్రము టేకు మరియు ఓటర్ మీనా లేయాలతో కలిసి నది తీరా అడవి ప్రాంతం ముప్పై ఆరు పాయింట్ ఇరవై తొమ్మిది కిలోమీటర్ల చదరపు ఉందన్నమాట గూడెంలో సత్యనారాయణ స్వామి దేవాలయం మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం ఉన్నది అయితే కొమరం భీం జిల్లా ప్రధాన కమిషనర్ లాండ్ అడ్మినిస్ట్రేషన్ నుండి తొంభై తొమ్మిది సెప్టెంబర్ రెండు వేల పదహారు వరకు ఆర్ ఆర్టిఓ చేశారు ఇది ఎన్హెచ్ఆర్వై మూడో చదరం నుండి ఓరదేశి నుండి రేనాపూర్ లాతూర్ బోధ అని సంపద మంచిర్యాల గుంట వెళ్తుంది గాలి సమీప విమాన ఆశ్రయం హైదరాబాదు అంతర్జాతీయ విమాన ఆశ్రయం దీనికి అయితే దీనికి రోడ్డు మరియు రైలు ప్రధానమైన అన్ని రకాల రవాణా సౌకర్యాలు మంచిర్యాల బాగా అనుసంధానించబడి ఉంది మంచిర్యాలలో రైల్వే స్టేషన్ అనేది కోడుకలానా రైల్వే స్టేషన్ తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థ మంచిర్యాల తమ డిపోను కలిగి ఉంది ఇది మంచిర్యాల జిల్లాలో ప్రతి గ్రామం మరియు నగరాల పౌరులకు రవాణా సౌకర్యాన్ని అనుసంధానిస్తూ ఉంటుంది అన్నమాట అయితే దీని ప్రభుత్వము చాలా బాగా డెవలప్ చేసింది తెలంగాణ వచ్చినాక అభివృద్ధి చాలా బాగుంది మంచిర్యాల జిల్లాకు మహిళలు సొంతంగా వ్యాపారం చేసుకునేటట్టు పరిశ్రమలు ఇంటిలలో చేసుకునే వాళ్ళు కూడా చాలా ఉన్నారు మన్నెపార్టీ అనే కార్యక్రమము స్థాపించి అందులో ఉన్న విద్యార్థులకు చాలా మంచి విద్యా అర్హతను పొందిస్తున్నారు గొర్రెల పంపిణీ అలాగే బర్రెలు అలాంటి తెలంగాణ చంద్రశేఖర రావు గారు చాలా మటుకు మంచిర్యాల జిల్లాలలో మంచి అభివృద్ధి పాటు చెందించారు